సాధారణ తోట పని అనేది మనము మన ఇంటి పక్కన ఉన్న ప్రదేశంలో కాని మన ఇంటి చుట్టుపక్కల కాని ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు పెంచడాన్ని మరియు వాటిని సంరక్షించడాన్ని సాధారణ తోట పని అని అంటారు అలాగే డాబామీద తోటపని అంటే దీన్నే ఇంగ్లీషులో రూఫ్ రూఫ్ గార్డెనింగ్ అని కూడా అంటూ ఉంటారు ఇక్కడ డాబా మీద మొక్కలు తోట పని చేయడం అనేది చాలా ఉపయోగకరమైన ఆ మార్గము అంటే దీని నుంచి మనకు వచ్చే ఉత్పత్తి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ఖర్చు శ్రమ కూడా చాలా తక్కువ కలిగి ఉండడం వల్ల అలాగే అన్ని రకాలైన వనరులు పుష్కలంగా వీటికి అందడం వల్ల మనకి వచ్చే ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మామూలు తోటపనితో పోలీస్తే డాబామీద చేసే తోటపనికి ఈ రోజుల్లో చాలా ఆదరణ మరియు మక్కువ ఉంది